పాతతరంలో కొన్ని పట్టింపులు సంప్రదాయాలు అనేటివి ఎక్కువగా ఉండేది మా ఆడపిల్లలు అనేది ఇంటి నుంచి బయటికి రాక రావద్దు వంటింటికీ పరిమితమై ఉండాలి ఇట్లా సాంప్రదాయాలు అనేటివి కొంత ఉండేవి ఇప్పుడు కొత్త తరంకి వచ్చేసరికి అందరూ సమానంగనే అబ్బాయిలు అమ్మాయి అందరూ సమానంగానే ఈ సమతుల్యత అనేది వచ్చింది ఇప్పుడు అబ్బాయి సమానమే అమ్మాయి సమానమే అమ్మాయి కూడా జాబ్ చేసుకోగలుగుతుంది వంట పని చేసుకోగలుగుతుంది అబ్బాయితో పాటు అమ్మాయి కూడా సంపాదించడం జరుగుతుంది కానీ పాత కాలంలో అల లేకపోవు అమ్మాయి ఇంటి బయటికి రావద్దు ఇంట్లోనే ఉండాలి వంట పనే చేయాలి ఏ పనికి వెల్లొద్దు అనేటివి కొన్ని సాంప్రదాయాలు అనేది ఉండేది కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు చాలావరకు చేంజ్ అయినవి కానీ ఇప్పుడు ఈ మధ్య మధ్యతరంలో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ సమానంగా ఈక్వల్గా ఉన్నారు సాంప్రదాయాలకు సాంప్రదాయాలు పాటిస్తున్నారు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు మంచి వంట వంటిలు వంటలు చేసుకుంటున్నారు ఇంట్లో అన్ని బాగా ఉన్నాయి అప్పుడు ఆతరంలో ఏది ఉండకపోవు ఈ వంటింటికే పరిమితమై ఉండాల్సి ఉంటుంది అబ్బాయి ఒక్కడే పనిచేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ తరంలో మాత్రం చాలా వరకు అందరూ పని చేసుకుంటున్నారు ఏలాంటి గొడవలు అనుమానాలు ఏమీ లేకుండా చానా వరకు ఇప్పుడు చాలా కలిసి మెలిసి ఉంటున్నారు సో పాత తరానికి కొత్త తరానికి చాలా తేడా అనేది ఉన్నది